ఆన్లైన్ చదువులు కోచింగులు పిల్లల జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేసింది కొన్ని ప్రయోజనాలలో ఏమిటంటే సౌకర్యం మరియు వేగం ఆన్లైన్ చదువులు మరియు కోచింగ్ పిల్లలకు వారి సౌకర్యవంతమైన సమయం మరియు స్థలంలో చదువుకోడానికి అనుమతిస్తాయ్ ఇది విద్యార్థులకు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వారి అధ్యయనాన్ని అనుకూలించడానికి సహాయపడుతుంది అంతర్జాతీయ అవకాశాలు ఆన్లైన్ చదువులు మరియు కోచింగ్ పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు సహా విద్యార్థులతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తాయి ఇది విద్యార్థులకు వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి మరియు అంతర్జాతీయ నెట్వర్క్ నిర్మించడానికి సహాయపడుతుంది సామర్థ్యం ఆన్లైన్ చదువులు మరియు కోచింగులు పిల్లలకు స్వీయ నిర్వహణ సమయ నిర్వహణ మరియు స్వీయ ప్రేరణ వంటి సామర్ధ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇవి విద్యార్థులకు వారి కెరీర్ మరియు జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అలాగే కొన్ని సవాళ్ళను కూడా ఈ ఆన్లైన్ కోచింగ్ మరియు ట్రైనింగ్లో ఎదుర్కోవచ్చు మొదటిగా ఏమిటంటే ప్రేరణ ఆన్లైన్ చదువు మరియు కోచింగ్లో పాల్గొనడానికి తమను తాము ప్రేరేపించుకునే లాగా విద్యార్థులు ఉండాలి ఇది కొంతమంది విద్యార్థులకు కష్టంగా ఉండవచ్చు సహాయం యాక్సిస్ ఆన్లైన్ చదువులు కోచింగ్లో విద్యార్థులు వారికి అవసరమైన సహాయాన్ని పొందడంలో ఇబ్బంది పడవచ్చు ఇది ముఖ్యంగా కొత్త విద్యార్థుకు లేదా సాంకేతికతలో అసౌకర్యంగా ఉండే విద్యార్థులకు వరిస్తుంది అలాగే మూడోదిగా సామాజిక అనుసంధానం ఆన్లైన్ చదువులు కోచింగ్లు విద్యార్థులకు సామాజిక అనుసంధానం కోల్పోయే అవకాశం ఉంది అనుసంధానం కోల్పోయే అవకాశం వల్ల విద్యార్థులు మానసిక ఆరోగ్యం కూడా హానికరం చెందే అవకాశం ఉంది మొత్తం మీద ఆన్లైన్ చదువులు కోచింగ్లు పిల్లలు జీవితాలపై అనేక ప్రయోజనకరమైన ప్రభావాలు చూపిస్తాయి అయితే విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా అనుభవించడానికి వారు ఈ సవాళ్ళను కూడా అధిగమించడానికి సిద్ధంగా ఉండాలి వీటిని సహా అధిగమిస్తే వారు విద్యారంగంలో కూడా అనేకం ఎత్తులకు చేరవచ్చు అలాగే మొదటిగా ఇంకొక విషయాలు ఏంటంటే అనుకూలత ఆన్లైన్ చదువులు కోచింగ్లు నేర్చుకోవడానికి స్వంత సహాయం నిర్మతి నిర్వహించడానికి అనుమతిస్తాయి ఇది పనిచేసే తల్లిదండ్రులు లేదా ఇతర బాధ్యతలు ఉన్న పిల్లలకు ముఖ్యమైనది ప్రపంచ వ్యాప్త ప్రాప్యత ఆన్లైన్ చదువులు కోచింగ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలకు అధిక నాణ్యత గల విద్యను అందువాట్లోకి తెస్తాయ్